నేను మా ఫ్రెండ్కి చెప్పాను డిజి లాకర్లో మన సర్టిఫికెట్స్ అనేవి ఉంచుకోవాలని చెప్పి ఎందుకంటే మనం ఎప్పుడైన్నా బయటికెళ్ళినప్పుడు లేదా ఎమర్జెన్సీ వర్క్ వచ్చినప్పుడు కూడా అవి మనకు ఉపయోగపడతాయి ఎందుకంటే ప్రతీ సారి మనం ఫైల్స్ అన్ని పట్టుకుని తిరగలేం కదా అందుకే ఈ డిజి లాకర్లో ఉంచడం వల్ల మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండచ్చు అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఎమర్జెన్సీ పని వచ్చినప్పుడు కూడా ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అది లాగిన్ అయి మనం ఖాలి ప్రింట్ అవుట్ తీసుకుని అక్కడ సబ్మిట్ చేస్తే మన పని కూడా ఈజీగా అయిపోతుంది మనకు ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు ఎందుకంటే చాలామందీని చూస్తుంటాం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న పళ్ళంగా వాళ్ళని పత్రాలు ఆధార్ కార్డు లేకపోతే వివాహ క వివాహ పత్రం అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు అంత ఎలాఅంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే ఇందులో చేయడం వల్ల ఏంటంటే యూసు డిజీ లాకర్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఇందులో ఉన్న ఫైల్స్ ఎప్పుడంటే అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికంటే వారికి కూడా పంపుకోవచ్చు మన పనులు కూడా ఈజీ అవుతుంది నేను నా ఫ్రెండ్కి చెప్పాను కూడా అది చేసుకోరా ఏం కాదు అంతా సెక్యూర్ అండ్ సేఫ గవర్నమెంట్ తరపు నుంచి కదా అన్నీ మన దగ్గర ఉండాలి ఎప్పుడు మనం ఒకే చోటు ఉండంగా అని చెప్పి వాడికి కూడా నేను సలహా ఇవ్వడం జరిగింది